కుకింగ్ అనేది గర్ల్స్ మాత్రమే కాదు బాయ్స్ కూడా చేయొచ్చు మా ఇంట్లో బాయ్స్ ఎవరు కుక్ చేయలేరు కానీ మా పెద్ద డాడీ కుక్ చేస్తాడు బాగా కుక్ చేస్తాడు చికెన్ కర్రీ ఈ మధ్య బాయ్స్ కుకింగ్ గురించి నేర్చుకుంటురు ఎందుకంటే ఇప్పుడు బ్యాచిలర్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ మధ్య బాయ్స్ కుక్ చేస్తున్నారు కానీ అప్పట్లో బాయ్స్కి కుకింగ్ మీద అంత ప్యాషన్ లేకుండే వాళ్ళు వాళ్ళదే వాళ్ళ నాన్నమ్మ దగ్గర మమ్మీ దగ్గరే నేర్చుకుంటున్నారు కుకింగ్ కుకింగ్ అనేది గర్ల్స్కి చిన్నప్పటినుంచి చిన్నప్పటినుంచి ప్యాషన్ కానీ బాయ్స్ ఈ జనరేషన్లో ఈ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ గర్ల్స్ మాత్రం చిన్న ఇంగ్రిడియంట్ టూ త్రీ ఇంగ్రిడియంట్స్తో ఇంకా కుక్ చేస్తారు కానీ బాయ్స్కి అది కాదు వాళ్ళకి అన్ని అవైలబుల్గా ఉంటేనే వాళ్ళు ఏదైనా కుక్ చేస్తారు బాయ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ జనరేషన్ ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ బాయ్స్ చికెన్ కర్రీ బిర్యాని ఇది ఫుడ్ మీద ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంత చేసినా ఫస్ట్ గర్ల్సే ప్రిఫర్ చేసేది గర్ల్స్కి అప్పట్లో మన తాతమ్మ నానమ్మ వాళ్ళకి ఎక్కువ ఎక్కువ వంట మీద కాన్సన్ట్రేషన్ ఉండే కానీ ఇప్పటిలో మన పేరెంట్స్కి మన మమ్మీ వాళ్ళకి అంత లేదు వాళ్ళు కుక్ చేసిన హెల్తీ ఫుడ్ వీళ్ళు ఇప్పుడు కుక్ చేయలేరు అప్పట్లో వాళ్ళు మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పటికీ అని రోబోటిక్ అయినాయి కుకింగ్ మీద అంత ప్యాషన్ చూపస్తలేరు గర్ల్స్ కానీ గర్ల్స్ చూపిస్సలేదు కాబట్టి బాయ్స్ ఇంకా ఎక్కువ ప్యాషన్ చూపిస్తున్నారు ఇప్పుడు ఇప్పటికి మనం ఏదైనా మ్యారేజ్స్కి వెళ్తే క్యాటరింగ్ అది ఇది అని చెప్పి బాయ్స్ఎ ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ ఈ కాలంలో కానీ అప్పట్లో తాతమ్మ నానమ్మ వాళ్ళే ప్రిపేర్ చేసేవాళ్ళు అట్లాంటివి ఫుడ్ అనేది గర్ల్సే చేయాలని ఏం రూల్ లేదు బాయ్స్ కూడా చేయొచ్చు ఇంకా బాగా చేయొచ్చు కానీ గర్ల్స్కి గర్ల్స్ చేసినంత బాగా బాయ్స్ కుక్ చేయలేరు